నేటి యువతలకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు ప్రతీ ఒక్క విషయాలను ప్రతీ సందర్భాన్ని ఒడిసి పట్టుకుని పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు స్మార్ట్ ఫోన్ ఇంకా స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక క్షణం క్షణం అప్డేట్లు చూడడం ఓ అలవాటుగా మారిపోయింది అయితే స్పెషల్లీ సోషల్ మీడియాలో నష్టాలతో పాటు అనేక లాభాలు కూడా ఉన్నాయి మరింతగా దానికి లాభాలపై ఓ లుక్కేద్దాం మన మిత్రులు అలాగే బంధువులు దేశాలను దాటి ఎక్కడో నివసిస్తుంటారు వారితో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది క్షణంలో వారి నుంచి సమాచారం తెలుసుకోవచ్చు ఫొటోలు కానీ వీడియోస్ కానీ మెసేజ్లు అన్నీ వారితో షేర్ చేసుకోవచ్చు మనకు తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో చూసి నేర్చుకోవచ్చు ఏదైనా డౌట్ వచ్చేసిందంటే దానికి సంబంధించి క్లారిఫై చేసుకోవాలంటే ముందుగా అందరు ఎంచుకునేది సోషల్ మీడియానే మీరు ఇంటి దగ్గర నుంచి సోషల్ మీడియా ద్వారా మొత్తం సమాచారము సేకరించవచ్చు సమాచారం కోసం బుక్స్టోర్లకు అలాగే కాలేజీలకు వెళ్ళడం అవసరం లేదు దీని వల్ల టైం డబ్బు రెండు సేవ్ అవుతాయి అలాగే మనకు కావాల్సిన వస్తువులను ఈ సోషల్ మీడియా ద్వారానే కొనుక్ కొనుగోలు చేసుకోవచ్చు